ఆన్లైన్ షాపింగ్లో మా అనుభవం గురించి చెప్పాలి అంటే చాలా ఉంది అయితే ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకు చాలా సమయం కలిసొస్తుంది ఆన్లైన్లో బట్టలు కొనేటప్పుడు మంచి కలర్స్ అయ్యో సైజ్లు కొనుక్కోవచ్చు మనకు నచ్చకపోతే రిటర్న్ ఆర్డర్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ షాపింగ్కి నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను